సామాజిక మధ్యమాలలో పెట్టడానికి నృత్యం వీడియో తీశాను అది ఒక స్కూల్ యాన్యువల్ డేలో నాకు తెలిసిన వాళ్ళు డ్యాన్స్ వేసేటప్పుడు ఆ వీడియో తీసి నేను సోషల్ మీడియాలో పెట్టాను ఆ వీడియోలో తను చేసిన డ్యాన్స్ క్లాసికల్ డ్యాన్స్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ డ్యాన్స్లో తను చేసిన ఒకొక్క ఎక్స్ప్రెషన్ చాలా మంచిగా అనిపించాయి ఆ డ్యాన్స్ వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినప్పుడు ఆ డ్యాన్స్ పైన మంచి రివ్యూ చాలా బాగా వచ్చింది కామెంట్స్ కూడా చాలా మంచిగా వచ్చాయి డ్యాన్స్ వీడియో చూసిన వాళ్ళందరూ తనని చాలా మంచిగా మెచ్చుకున్నారు ఆ వీడియోలో తను చేసిన డ్యాన్స్ ఆ సాంగ్ తను మంచిగా చేసింది అని చాలా వరకు అందరు మెచ్చుకున్నారు ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది ఇలా తను చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వెళ్ళడం ఆమెకి మంచి పేరు తేవడం చాలా మంచిగా అనిపిచ్చింది అలాగే తను కూడా చాలా స్పోర్టివ్గా తీసుకుంది మంచి రివ్యూ వచ్చినందుకు అందరు తనని మెచ్చుకున్నందుకు ఆమె కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది